మా ప్రాంతంలో పండించే పంటలు వరి నాటుతాము బెండకాయలు నాటుతాము శనక్కాయలు నాటుతాము చెరుకు నాటుతూ ఉంటాము జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటివి ఈ విధంగా ఎన్నో నాటుతూ ఉంటాము ఇలాంటివి పంటలు ఎన్నో నాటుతూ ఉంటాము కానీ వాతావరణాన్ని గురించి వరి నాటినప్పుడు మనం ఎన్నో నష్టపోతూ ఉంటాము కానీ ఆ వాతావరణం గురించి వర్షం పడుతుందా పడదా వరి ఎప్పుడు కోతకు వస్తుంది అని మనం దగ్గరుండి చూసుకొని వాతావరణం గురించి మనం వరి కోస్తూ ఉండాల ఈ విధంగా శీతాకాలం వచ్చినప్పుడు చెరుకు నాటుతూ ఉంటాము శనక్కాయలు నాటేటప్పుడు బెండక ఎండాకాలం కానీ శీతోష్ణస్థితి వర్ణం కానీ ఇలాంటి వాతావరణం శనక్కాయలకి అనుకూలంగా ఉంటుంది మూడు నెలలు ఈ వరి అయితే మూడు నెలలకు ఒకసారి నాటుతో ఉంటాము ఆరు నెలలకి ముందుగా వేస్తూ ఉంటాము ఈ విధంగా ఎన్నో పంటలంటూ మనం భూమిలో నాటుతూ ఉంటాము మిరపకాయలని తిరువల నెలలో నాటుతూ ఉంటాము ఈ విధంగా అనేక పంటలు పండిస్తూ ఉంటాము అవి ఏమిటంటే వంకాయలు కాని చిక్కుడుకాయలు కాని బెండకాయలు కాని కాకరకాయలు కాని ఈ విధంగా సజ్జలు గాని ఈ విధంగా ఎన్నో పంటలో పండిస్తూ వాతావరణం వాతావరణానికి మనం అనుకున్న అనుకూలంగా నాటుతూ ఉంటాము ఈ విధంగా ఎన్నో పంటలు పండిస్తూ వివిధ పంటలు అనేక రకమైన వాతావరణాల గురించి మనం నష్టపోతామో ఏమో మనకి ఈ చెరుకు ఇది మన చేతికి అందుతుందా అందదా అనే రకంతో మనం వాతావరణం గురించి పంటలు పండిస్తూ ఉంటాము